భారతీయ సంస్కృతి అనేది ఖ్యాతి భాష వైవిద్యం కలిగిన భారతదేశంలో ఉద్భవించిన లేదా అనుబంధించబడిన సామాజిక నిబంధనలు మరియు సాంకేతికతల వారసత్వం ఈ పదం భారతదేశం దాటి దేశాలు మరియు సంస్కృతులకు కూడా వర్తిస్తుంది దీని చరిత్రని ముఖ్యంగా దక్షిణాషియా మరియు ఆగ్నేయ ఆసియాలు ఇమిగ్రేషన్ వలసల రాద్యం లేదా ప్రభావం ద్వారా భారతదేశానికి బలంగా అనుసంధానించబడి ఉన్నాయి భారతదేశంలోని భాషలు మతాలు నృత్యం సంగీతం వాస్తు శిల్పం ఆహారం మరియు ఆచార వ్యవహారాలు దేశంలోనే ప్రదేశానికి భిన్నంగా ఉంటాయి అనేక సంస్కృతుల కలయికగా తరచుగా లేబల్ చేయబడిన భారతీయ సంస్కృతి సింధు లోయ నాగరికత మరియు ఇతర ప్రారంభ సాంస్కృతిక ప్రాంతాలతో మొదలై అనేక సహస్రబ్డాల నాటి చరిత్రచే ప్రభావితమైంది భారతీయ సంస్కృతిలోని అనేక అంశాలు భారతీయ మతాలు గణితం తత్వ శాస్త్రం వంటకాలు భాషలు నృత్యం సంగీతం మరియు చలనచిత్రాలు ఇండోస్పియర్ గ్రేటర్ ఇండియా మరియు ప్రపంచం అంతటా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి జీన్ ప్రజలకి రకాలు ప్రాంతీయ ప్రభావానికి ఆధారాలు ఉన్నాయి ప్రాచీన భారతదేశంలోని కొన్ని సాంస్కృతిక మరియు రాజకీయ ఆగ్నేయ ఆసియా తూర్పున ఒక జాతి మైనారిటీ భారతదేశం ఇప్పటికీ అస్మో ఆసియాటిక్ భాషలను మాట్లాడుతుంది ముఖ్యంగా ముండా భాషను బ్రిటిష్ భారతీయ సంస్కృతిని మరింత ప్రభావితం చేసింది ఉదాహరణకు ఆంగ్లభాష యొక్క విస్తృత పరిచయం మరియు స్థానిక మాండలికం అభివృద్ధి చెందింది